నాకు ఇష్టమైన బైక్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్లో స్టాండర్డ్ అంటే ఆ బండి చాలా తక్కువ కాస్ట్ అయ్యుండొచ్చు కానీ ఆ బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు వచ్చే ఫీల్ మాత్రం నాకు ఏ బండి డ్రైవ్ చేసేటప్పుడు రాదు ఎందుకంటే ఆ సైలెన్సర్ డ్రైవ్ చేసేటప్పుడు రేవ్ ఇచ్చినపుడు ఆ షార్ట్ కొడితే వచ్చే సౌండ్ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చిన కొత్త బైక్స్లో ఏ బండికి అట్లా ఉండవు రాయల్ ఎన్ఫీల్డ్లోనే కావాలంటే మనం క్లాసిక్ త్రీ ఫిఫ్టీ తీసుకోవచ్చు చిన్నచిన్న సైలెన్సర్స్ పెట్టి ఇచ్చేస్తుండు కానీ దాంట్లో సైలెన్సర్ సౌండ్ మంచిగా వస్తుంది అది మనం రేవ్ ఇవ్వకుండా జస్ట్ షార్ట్ కొట్టుకపోయినా కానీ సౌండ్ బాగానే వస్తుంది డు డు డు మంచిగా ఉంటుంది అట్లా సౌండ్స్ వస్తే బెస్ట్ అది ఒక మంచి బండి ఇంకా అది కాకుండా చాలా బైక్స్ ఉన్నాయి ఇండియాలో ఎట్లా అంటే కావసాకి జి నైన్ హండ్రెడ్ ఒకటి ఆర్ వన్ ఫైవ్ ఒకటి మళ్ళీ కేటీఎంలో చాలా ఉంటాయి కేటీఎం ఒకటి అడ్వెంచర్ ఒకటి డ్యూక్ ఒకటి అలా ఇంకా అవి కాకుండా రాయల్ ఎన్ఫీల్డ్లో కూడా చాలా ఉన్నాయి క్లాసిక్ క్లాసిక్ ఒకటి క్లాసిక్లో ఎక్కువ త్రీ ఫిఫ్టీ సిసియే ఉంటుంది ఇంకా వేరేవి కూడా ఉంటాయి కానీ అది కాకుండా ఇంటర్సెప్టార్ ఒకటి ఉంటుంది మళ్ళీ ఇంటర్సెప్టార్ కాకుండా జిటి ఇది సిక్స్ ఫిఫ్టీ సిసి ఇందులో ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ ఇంకా ఇవి కాకుండా దీంట్లోనే అంటే హంటర్ ఒకటి ఉంటుంది హిమాలయన్ అని ఒకటి ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ మెటిఆర్ ఒకటి ఉంటుంది ఇవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న బైక్స్ ఇంకా అవి కాకుండా ఇంకేమున్నాయంటే డామినర్ ఒకటి అంటే అది మంచి లుక్ ఉండే బైక్ కానీ ఇవన్నీ బైక్స్ ఏంటంటే మనకు మైలేజ్ ఎక్కువ ఇయ్యదు మైలేజ్ ఎక్కువ రావాలంటే సీసీ చూసుకోవాలి తక్కువ సీసీ బండ్లు అట్లాంటివి తీసుకోవాలి ఎట్లా అంటే మనకి ఇండియన్ రోడ్స్లో అంటే మన డైలీ యూజెస్కి యూజ్ చేసుకోవడానికి ఉండే బెస్ట్ మైలేజ్ ఇచ్చే బండ్లంటే ఫ్యాషన్ ప్రో స్ప్లెండర్ షైన్ ఒకటి సివి యూనికాన్ ఒకటి పల్సర్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది ఇవన్నీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మైలేజ్ ఇస్తయి ఇంకా ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఇవన్నీ ఉంటాయి కానీ ఏంటంటే అవి బెస్ట్ అవి కూడా మంచి మైలేజ్ ఇస్తాయి నార్మల్గా అన్ని ఒకే ఒకే రేంజ్లో మైలేజ్ ఇస్తాయి ఎలక్ట్రిక్లో గేర్ బైక్స్ అయితే ఎక్కువ ఉండవు జస్ట్ మనం మాన్యువల్గా ఏమి ఉండవు ఆటో ఉంటాయి ఒక స్కూటీ లాగా డ్రైవ్ చేసిటట్లు ఉంటాయి మనకు ఇంకా బైక్లో మెయిన్గా అంటే అందరికి తెలిసింది ఇంజన్ అదొక హార్డ్ లాగా ఇంజన్ తర్వాత టూ టయార్స్ ఉంటాయి క్లచ్ ఆక్సిలేటర్ గేర్స్ బ్రేక్ ఇంకా ఉంటాయి ఇంకా స్పోర్ట్స్ బైక్స్ దగ్గరకొస్తే ఒక్కొక్కదానికి ఒక ఒక ఆయిల్ లాగా మనం ఒకవేళ ఒక బండి కొంటే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత డైలీ ఆ చైన్కి స్ప్రే చేస్తారు ఎందుకంటే బండి ఏమి ఖరాబ్ కాకుండా ఎందుకంటే అదొక మన ఒక మన మనలో ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాం బండిని అది మ్యాక్సిమమ్ ప్రతి ఒక్కరికి కొత్త బండి కొన్నప్పుడు ఉండే ఎమోషన్ బండితో ఎప్పుడైనా కానీ మ్యాక్సిమమ్ అందరితో ఒక ఎమోషన్ ఉంటుంది ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఫీల్ అవుతాం బైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చాలామందికి ఈ జనరేషన్లో ఇంకా బెస్ట్ బైక్స్లో అంటే మనకు ఉంటాయి చాలా నా నేను ఒక కొనాలనుకుంటే అంటే స్టాండర్డ్ కాకుండా నేను ఒక బండి కొనాలనుకుంటే మాత్రం బీఎండబ్ల్యూలో స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి అది ఆర్ఆర్ వన్ టెన్ హండ్రె థౌజండ్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సీసీ ఒకటి ఉంటుంది బీఎండబ్ల్యూలో అది బెస్ట్ బండి అది అది ఒక స్పోర్ట్స్ బైకు అది రేవ్ ఇచ్చినప్పుడు సౌండ్ మాత్రం చాలా బాగా వస్తుంది అలాంటి బైక్స్ కొనాలని అందరికీ ఉంటుంది అది కానీ అఫోర్డ్ చేయలేం చాలా కాస్ట్లీ ఉంటయి అలాంటి బైక్స్ కొని ఒక రైడ్కి వెళ్తే చాలా బాగుంటుంది మనకు రైడింగ్కి ఇంక మనం ఎప్పుడూ ఇంతవరకు డైలీ యూసేజ్ బండ్లు చూసాం చూసుకున్నాం కానీ రైడింగ్కి మనకి కావలసిన ఎట్లా అంటే మనకి మైలేజ్ ఉండాలి కంఫర్ట్ ఉండాలి ఒక యూజ్ చేసేటట్టుండాలి లైక్ ఎట్లంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ గతుకుల రోడ్లల్లో పోవడానికి ఎక్కువ లాంగ్ లాంగ్ డిస్టెన్స్ రైడ్లకంటే సీట్ మంచింగుండాలి కానీ ఒక అడ్వెంచర్ రైడ్లకి వెళ్ళేటప్పుడంటే ఆ రాళ్ళల్లో నుంచి అట్ల వెళ్ళడానికి మంచిగా ఉండేటట్టు ఉండాలి అట్లాంటి కొన్ని బైక్స్ ఏవంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ శాతం యూజ్ చేస్తుంది హిమాలయన్ కొందరైతే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ కూడా తీసుకెళ్తుంటారు అడ్వెంచర్ త్రీ నైంటీ కేటీఎంలో ఇంకా చాలా బైక్స్ ఉంటాయి కానీ ఎక్కువ శాతం అందరూ యూజ్ చేసేది అంటే అడ్వెంచర్ త్రీ నైంటీ హిమాలయన్ కొందరైతే సీబీ షైన్ యూని షైన్ సీబీ యూనికాన్ అవి కూడా యూస్ చేస్తుంటారు అవి కూడా బెస్ట్ యూజ్ చేయొచ్చు అవి మనం మన విలేజ్ రోడ్స్లో యూజ్ చేస్తాం అంటే దాంట్లో కూడా యూజ్ చేయొచ్చు జస్ట్ ఏంటంటే కొద్దిగా సేఫ్టీగా డ్రైవ్ చేయాలి ఎందుకంటే వాటర్ రోడ్స్ ఉంటాయి వాటర్ రోడ్స్లో గతుకులు ఎక్కువుంటాయి ఇట్లా గుంతలు ఎక్కువగా ఉంటాయి అలా జార్తగా వెళ్ళాల్సి వస్తుంది అవి కాకుండా హిల్లి హిల్లి రీజియన్లో మనం వెళ్తుంటాం కాబట్టి ఆ రీజియన్లో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంటుంది కింద పడకుండా స్కిడ్ కాకుండా టైర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒకసారి స్కిడ్ అయ్యి కింద పడితే మనం వెహికల్ అంతా ఖరాబ్ అవుతుంది మనం కూడా డేంజర్ కావచ్చు ఇంకా మనం మనకొక సౌకర్యంగా బండి డ్రైవ్ చేసేటప్పుడు సౌకర్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆ పోజిషన్ బండి డ్రైవ్ చేసేటప్పుడు ఉండే పొజిషన్ ఉండే కొన్ని బండ్లకి మనం కింద వంగి డ్రైవ్ చేస్తూ ఉంటాం ఎట్లా అంటే కెటిఎమ్ ఆర్ వన్ ఫైవ్ అట్లాంటి బండ్లకు మా ఇప్పుడు చెప్పిన బిఎండబ్ల్యూ స్పోర్ట్స్ బైక్ కూడా స్పోర్ట్స్ బైక్ కూడా చాలా శాతం అలానే ఉంటాయి అవి డ్రైవ్ చేసేటప్పుడు మనకు అంత సౌకర్యంగా ఉండవు కింద పడిపోయి డ్రైవ్ చేస్తూ ఉంటుంది సౌకర్యంగా ఉండాలంటే నార్మల్గా బైక్స్ బై వెహికల్స్ తీసుకోవాలి ఎట్లా అంటే మనకు రాయల్ ఎన్ఫీల్డ్లో స్టాండర్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ హిమాలయన్ ఇవన్నీ స్ట్రయిట్గా కుర్చొని డ్రైవ్ చేసుకోవచ్చు ప్లస్ మనం డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్టీస్ పక్కా తీసుకోవాలి హెల్మెట్టు ఒకవేళ లాంగ్ డ్రైవ్స్ వెళ్తుంటే హెడ్ గేర్ ఇవన్నీ ఉంటాయి మొత్తం బాడీ గేర్ అవన్నీ వేసుకొనెళ్తే నువ్వెంత మనం ఎంత ఫాస్ట్లో కిందపడ్డా కానీ మనకేం కాదు అంతే ఒకవేళ మనం రైడింగ్ చేస్తే అట్లా అన్నీ సేఫ్టీస్ తీసుకోవాలి అందరం మంచిగా ఎంజాయ్ చేయాలి